ఏ ఏటేటా జరిగే జాతర మేళా ఎప్పుడు జరుగుతుంది దాని గురించి మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకోండి ఏటేటా జరిగే జాతరంటే మా ఊరిలో ఏటా శ్రీరామనవమి జాతర ఐదు రోజులు జరుగుతుంది చైత్ర మాసంలో వచ్చే నవమి రోజున శుక్లపక్షం నాడు శ్రీరామనవమి అనగా శ్రీరాముడికి మరియు సీతాదేవికి కళ్యాణం జరిపించడం జరుగుతుంది మా ఊరిలోని పెద్ద మనుషులు గల దంపతులు ఎవరైనా సీతారాములుగా కూర్చుని సీతారాముల కళ్యాణం జరుపుతారు అలాగే వారికి ఇలా చెయ్యడం వల్ల ఆయుష్షు మరియు ఆరోగ్యం సిరిసంపదలు పెరుగుతాయని వారి నమ్మకం నా చిన్నప్పుడు నేను ఉదయాన్నే లేచి నూతన వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళి కళ్యాణాన్ని తిలికించేదాన్ని అలాగే అక్కడ ప్రసాదంగా భావించే శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు పులిహోర లాంటివి ప్రసాదాలను ఇష్టంగా తినేదాన్ని జాతరలో నాకు ఇష్టమైన వస్తువులను కొనుక్కొని వాటితో నా స్నేహితులతో సంతోషంగా ఆడుకునేదాన్ని ఆ రోజు నా స్నేహితులు ఆ రోజంతా నా స్నేహితులు మరియు నా చుట్టూ ఉండే బంధువులు మరియు ఇరు ఇరుగుపొరుగు వారితో కలిసి సంతోషంగా ఉండేదాన్ని తర్వాత దేవుణ్ణి దర్శించుకున్న తరువాత సాయంత్ర సమయంలో దేవుడు ఊరేగింపుగా వచ్చే ఘట్టం నాకు చాలా ఇష్టం